భారతదేశంలో ఆహారం మేము రోజు తినే ఆహారం అంటే బాగా అన్నాన్ని తింటాము ఎందుకు అంటే మా దగ్గర అన్నాన్ని బాగా పండిస్తూ ఉంటారు ఇంకా మసాలాలు వంటకాలు ఏమిటి అంటే బాగా చికెన్ బిర్యానీ బాగా తింటు ఉంటాము అది కూడా హైదరాబాదులో హైదరాబాద్ వారు వస్తే అక్కడ బాగా తినే వంటకం ఏదైనా మసాలాతో కూడి ఉన్నది అంటే అది పక్క చికెన్ బిర్యానీ అనే చెప్పవచ్చు ఇంకా రోజు తయా హైయ ఈ భారతదేశంలో అంటే మా ఇన్ మా తెలంగాణలో చేసుకొనే ఈ వంటకం ఎక్కువ అన్నంతో ఎక్కువ చేసుకునే వంటకాలు మేము బాగా తయారు చేసుకునే వంటకాలు ఏవి అంటే అన్నం అండ్ చికెన్ బిర్యాని అది కూడా మసాలాతోని